హలో ఫ్లోరిస్టా అండి మాకు ఇట్ల ఒక పెళ్ళి ఈవెంట్ ఉంది మేము ఫ్లవర్స్ కోసం మాట్లాడాలని ఫోన్ చేశాము మీ దగ్గర ఏ ఏ రకాల ఫ్లవర్స్ ఉన్నాయి మేము ఇట్లా పెళ్ళి కోసం చూస్తున్నాం అయితే మాకు ఇట్లా చామంతి పూలు రోజ్ ఫ్లవర్స్ ఇంక అట్లాంటివి కావాలి ఇస్తారా ఉన్నాయా మీ దగ్గర మాకు ఫ్రెష్వి కావాలి మళ్ళీ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి మీరు డిజైన్ చేస్తారా అంటే మేము కొన్ని డిజైన్ చేస్తాము మీ దగ్గర చేయించేవి ఉంటే మీ దగ్గర కూడా చేయిస్తాము త్రీ డేస్లో పెళ్ళి ఉంది కాబట్టి ఇంక పెళ్ళికి పెళ్ళి పెళ్లి ఈవెంట్స్కి ప్రతిదానికి మీ దగ్గరికి వస్తాము ఒక టూ డేస్ టూ డేస్ ముందు నుంచే తీసుకోవాలి ఒక ఫిఫ్టీ కే జీస్దాకా పడుతుంది ఇంకా హల్దీకి స్టేజ్ డెకరేషన్ పెళ్ళికి రిసెప్షన్కి ప్రతిదానికి మీ దగ్గరే తీసుకుంటాం రోజ్ ఫ్లవర్స్ వస్తుంది అంటే టూ డేస్ ఈవెంట్ ముందుకే ముందే వచ్చి తీసుకుంటాం పాడైతాయి కదా మళ్ళీ ఫ్లవర్స్ ఎట్లా ఇస్తారండి రోజు ఒక్క కే జీ ఓకే మేడమ్

ఓకే మ్యామ్ మేము మళ్ళీ డీటెయిల్గా చెప్తాము